చెప్పండి మేడం చెప్పండి మేడం ఓకే మేడం ఓకే మేడం ఓకే మేడం మంత్లీ ఎంత పడుతుంది మేడం ఓకే మేడం ఓకే మేడం ఓకే మేడం అది మనకి ఎప్పుడు క్లెయిమ్ అవుతుంది మేడం ఓకే మేడం ఓకే మేడం ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే మాత్రమే క్లెయిమ్ చెయ్యడానికి అవుతుందా మేడం ఓకే మేడం ఓకే ఇప్పుడు క్లెయిమ్ చేసిన తర్వాత మళ్ళీ అది అప్లై చెయ్యాలా మేడం అవును మేడం ఇప్పుడు సడెన్గా మాకు కొంచెం అమౌంట్ పే చేసాము కానీ ఎక్కువ అమౌంట్ ఆల్ హాస్పిటల్స్ వాళ్ళు పె అడిగినప్పుడు ఏం చేస్తారు మేడం

ఓకే మేడం ఓకే మేడం మేము నలుగురం ఉన్నాం మేము నలుగురం వేసుకోవచ్చా మేడం ఓకే మేడం వేసుకుంటాం మేడం ఎక్కడ ఉంది మేడం మీది బ్రాంచ్ ఓకే మేడం నేను వాట్సాప్ చేస్తాను మేడం ఓకే మేడం ఓకే మేడం వెల్కమ్